హలో ఆంటీ ఇక్కడ మేకప్ వేస్తా అనేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది మావాళ్ళే మేం పార్లర్కి కాల్ చేసాం మ్యారేజ్ ఉంది మా సిస్టర్ది సో కాస్ట్ ఎంత పడుతుంది ప్రొడక్ట్స్ ఇంకా

కోన్ డిజైనా అండి ఇంకా కోన్ డిజైన్ ఉందా లేదు లేదు కంప్లీట్గా మొత్తం రెడీ చేయాలి టెన్ తౌజండ్ ఓన్లీ ఫేస్ మేకప్ అంటే

ఓకే ఎలా ఇప్పుడు ఇది ఫేస్ బ్యూటీ అంటే ఓన్లీ ఫేస్ మేకప్ అంటే ఎంతనేసి అన్నారు

ఓకే అంటే దీంట్లోనిప్పుడు ఫేస్ మేకప్ అంటే దాంట్లోనే హై బ్రోస్ తీయడం కూడా ఉంటుందా అవునా ఓకే ఓకే నేనది మా సిస్టర్కి అడిగి చెప్తాను మ్యారేజ్ వచ్చి నెక్స్ట్ మంత్ అవును ఓకే అండి ఓకే ఓకే అండి త్యాంక్ యూ